జనం నగరాలలో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు గ్రామీణ ప్రాంతాలలో ఉండడానికి అసలు ఇష్టపడడం లేదు సమస్య ఏంటంటే పెళ్ళి చేసుకోబోయే పిల్లాడు కానీ పిల్లకు కానీ పల్లెటూర్లో ఉంటే వాళ్ళకి ఏమి తెలియదు వ్యవసాయం చేసుకునే వాళ్ళు వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేని వాళ్ళు అనే భ్రమ వల్ల సిటీ లైఫ్ కాను సిటీ లైఫ్లో ఉండడానికి ఇష్టపడుతు సిటీలో ఉంటే ఎక్కువ లగ్జరీ లైఫ్ అలాగే వాళ్ళకి అంతా తిరుగుతారు అన్నీ తెలుసు అనే భ్రమలో ఉంటారు వాళ్ళకు బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ ఉంటాయని వాళ్ళకి తెలియదు గ్రామాలలో ఉండే వాళ్ళు స్వచ్ఛమైన మనసులు కలిగి ఉంటారు కానీ ఈ పల్లెటూర్లో ఉండే వాళ్ళకి పిల్లను ఎవరు ఇస్తారు పిల్లాడిని ఎవరు ఇస్తారు అని ఎవరు ఇవ్వడానికి ఇష్టపడట్లేదని అందరూ నగర ప్రాంతాలలో ఉండడానికి ఇష్టపడుతున్నారు